మీ తోటలో ఎండిపోయిన ఆకులను చెట్లను నేలపైన రక్షణగా ఎలా వాడుతారు దాని ఉపయోగాలేమిటి మరేమోనండీ మా తోటలో ఉన్న చెట్టిపై ఎండిపోయిన ఆకులు కింద పడిపోతాయి కదండీ వాటన్నింటిని కుప్పచేస్తామండీ మాకూ గేదెలు బర్రెలు ఆగానే ఉన్నాయండి అవికన్నిటిని కంపూ ఎరువులాగా తయారుచేయాలంటే చెత్త కూడా అందులోనే వేసేసి పశువుల పేడ ఉంటుంది కదండీ అవన్నీ కలిపి ఎరువుల తయారుచేస్తామండి ఎరువుల తయారుచేసేసి దాన్నీ మనం ఎట్లా వాడతామంటే పొలంలో చల్లడానికి వాడతామండి పొలంలో యేయడానికి విత్తనాలు అంటే పొలంలో వేస్తే పొలం గట్టి అంటే పంట బాగా పండుద్దని ఎరువులాగా ఉపయోగిస్తామండి దాన్నొకటి మళ్ళీ నేలపైనా మా అంటే నేలా సారం కూడా పెంచుతుంది కదండీ మళ్ళా పంట మార్పిడీ చేస్తూ అట్లా పంటు పన్నంటే పంటలిని పెంచుతూ ఉంటామండి అంటే చెట్లను నేలపైన రక్షణగా ఎలా వాడతారంటే ఈదంతా ఒక దగ్గరజేసేసి పెంటల్లో కలిపేసీ చేసేసీ మా ఎరువులాగా తయారుచేసేసి దాన్నీ మేమూ పొలంలో చల్లుతామండీ ప్రతీ సం ఆరు నెలలకొకసారీ అంటే పొలమోసే ముంగట ఒక నెలాకొ పదిహేను రోజులు ముంగట నెల ముంగట చల్లుతామండి చల్లితే అది మంచి ఎరువులాగా మంచిగా భూమి గ్రో భూమిలోకి ఇంకిపోయిన తర్వాత దున్నిపిచ్చీ తర్వాత పంట పంట పండిస్తామండి